డిజిటల్ తెలుగు నిఘంటువు ఉపయోగించాలన్నా మనం మనం ఎక్కువ ఎప్పుడు చాలా ఎక్కువగా ఉపయోగిప డిజిటల్ ఛాన్సు అందువలన మనకు ప్రతి ఒక్కటి డిజ్ డిజిటల్ నెక్సస్లో ఉంటుంది మరియు ఏ విధమైన నెగటివ్ వచ్చినప్పుడు అది కాంటాక్ట్ కావాలి వైచర్చ్ కావాలన్నా లేదా లేదా కాంటాక్ట్స్ కావాలి వాళ్ళు మనకి వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఇదే ప్రాబ్లమ్ ఉన్నా క్రియేట్ చేశారు